భారతదేశంలోని వివిధ పా ప్రాంతాల మధ్య సంస్కృతిక మార్పిడి కమ్యూనికేషన్ తెలుగు భాష ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే మన భారతదేశంలో అంటే తెలంగాణలో ఆంధ్రాలో తెలుగు తెలుగు అన్ తెలుగే మాట్లాడతారు అన్నమాట అంటే తెలంగాణ వాళ్ళు ప్రక్క దేశానికి వెళ్ళి తెలుగులో మాట్లాడితే వాళ్ళకు అర్థం కాదు తెలుగు వాళ్ళకి తెలియాలి అంటే తెలంగాణ వాళ్ళకి తెలుగు వాళ్ళ కమ్యూనికీ అంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అన్నమాట ఇద్దరు సపోస్ బిజినెసెస్ కానీ దేనికైనా తెలుగు అర్థం అవుతుంది కానీ ఎప్పుడైతే ప్రక్కకి ప్రక్క దేశాలతో మనం బిజినెస్ చేయాలన్నా ఎడ్యుకేషన్ పరంగా కానీ బుక్స్ కానీ తెలుగు చాలా మందికి రాదు ఎవరైతే మాతృభాష తెలుగు ఉంటుందో వాళ్ళకే తెలుగు వస్తుంది కానీ ఇంగ్లీష్ హిందీ అండర్స్టాడింగ్ లాంగ్వేజెస్ అన్నమాట ఇద్దరు మనుషుల మధ్య ఇద్దరి దేశాల మధ్య ఇప్పుడు చెప్పాలంటే తెలుగు పెద్దగా ఏం కమ్యూనికేషన్లో ఎక్కువ పాత్ర పోషిస్టలేదు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తెలుగు మాతృభాష అన్నమాట వేరే దేశాలకి తెలుగు కాదు ఇంగ్లీష్ కానీ హిందూ హిందీ ఉర్దూ ఇలా కర్ణాటక రకరకాల భాషలు వాళ్ళ మాతృభాషలు ఉంటాయి అలాగే ఇప్పుడు సపోస్ మనం బిజినెస్ చేయాలి అనుకుంటాము వీరు కర్ణాటక వాళ్ళతో వాళ్ళకి తెలుగు రాదు కన్నడ వస్తుందన్నమాట అయితే వాళ్ళకి అంతా మనం తెలుగులో చెబితే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ వాళ్ళ వాళ్ళ భాషలో మనకి చెబితే మనకి కన్నడలో చెబితే మనకి అర్థం కాదు సో ఆ బిజినెస్ని మనం ముందుకు తీసుకు వెళ్ళలేకపోతాము అప్పుడు ఓన్లీ లాంగ్వేజ్ ఇద్దరి మధ్యలో ఉండేది అంటే ఇంగ్లీష్ లేదా హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చైనా ఉండవచ్చు హిందీ అయినా ఉండొచ్చు హిందీ ఇంగ్లీష్ అనేవి కామన్ లాంగ్వేజెస్ అన్నమాట ఇద్దరు ఇద్దరు వేరే వేరే దేశం వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు హిందీ ఇంగ్లీష్ అయితే కొంచెం అర్థమయ్యే విధంగా ఉంటుంది అన్నమాట మాట్లాడేటప్పుడు ఒక బిజినెస్ గురించి కానీ ఒక పుస్తక దే పుస్తకం గురించి కానీ దేని గురించైనా తెలుగు అయితే మనం భారత దేశంలో ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు ఎక్కువ పాత్ర అయితే ఏం పోషిస్తలేదు సపోజ్ తెలంగాణ ఆంధ్ర ఏమైనా కలిసి చేయాలి అనుకుంటే అప్పుడు ఓకే మాతృ తెలుగు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాతృభాష తెలుగే సో అర్థమవుతుంది కానీ ప్రక్క దేశాల వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళం అంటే మాతృభాష వాళ్ళకి వస్తుంది భారత దేశంలో చాలా ప్రాంతాలలో వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ మాతృభాష ఏది ఉంటే అదే మాట్లాడతారు వాళ్ళకి అదే అనుకూలంగా ఉంటుంది మాట్లాడటానికి కానీ ప్రక్క దేశం వాళ్ళకి కూడా అంతే కదా ఎలా అంటే వాళ్ళ మాతృభాష వాళ్ళకి ఈజీగా ఉంటుంది మాట్లాడటానికి కానీ రెండు ప్రా ప్రాంతాల వాళ్ళు మాట్లాడుకోవాలంటే చాలా కష్టం ఒకరిది ఒకరికి అర్థం కావాలంటే ఒకరి భాష ఒకరికి రాదు అలా ఇద్దరు మాట్లాడుకోవాలి ఒకరి నుంచి ఒకరికి ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ మాతృభాష వీళ్ళ మాతృభాష కాకుండా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ యూజ్ చేస్తారు అన్నమాట ఇంగ్లీష్ హిందీ ఏంటంటే నార్మల్ వాళ్ళకి వస్తుంది వీళ్ళకి వస్తుంది అలా భారత దేశంలో చాలా ప్రాంతాలలో కమ్యూనికేషన్ మధ్యలో తెలుగు అయితే ఏమీ అంత లేదు హిందీ ఇంగ్లీష్ అయితే ఎక్కువ ఉంటుంది